నమస్తే అవునవును

మామిడి పళ్ళా ఉన్నాయన్న మామిడి పళ్ళు కేజీ అచ్చేసి ఇప్పుడు సమ్మర్ కాబట్టి దాని కాస్ట్ బాగా ఎక్కువుంది కేజీ హండ్రెడ్ అమ్ముతున్నాం అన్న రెండు కిలోలు రెండు వందలు ఇప్పుడు ఘోరం అంటే అన్న ఏం అవుతుందంటే ఎండ తీసుకొస్తాం కదా మన ఇకా షాప్కొచ్చి దాన్ని స్టోర్ చేస్తాం కదా ఇట్లా స్టోర్ రూంలో పెట్టి అదేంటంటే అలా బాక్స్ల్లో పెట్టి పెట్టి ఖరాబయిపోతాయి నేను తెచ్చిన దాంట్లో సగమే సేల్ అవుతాయి సగం వేస్టేజ్ అవుతుంది అన్నా మేము తెచ్చుకున్న దాంట్లో సగము వట్టిగానే పోతాయన్న నేను రాగా రాగా బాక్స్లు విసిరేత్తున్నపుడు కూడా కింద పడతాయి కింద పడ్డదాని అయితే తీసి వెయ్యలేం కదా దెబ్బ తాకిన దానికి ఇప్పుడు దాని కింద మేం దెబ్బ తాకుతుంది అది కర్ర అవుతుంది రసం కారుకుంటూ ఉంటుంది అది అమ్మితే మీరు తీసుకుంటారా ఫ్రీగా ఇచ్చిన తీసుకోరు ఆ దాన్ని ఇప్పుడు నేను లాస్ అయ్యాను దానిలో బనానా తొంభై రూపాయలు అమ్ముతాన్నాం అన్న డజను పెద్ పెద్దవి ఏ హైబ్రిడ్ న్యాచురల్ ఏ గానీ పెద్ద సైజ్ అన్నట్టు చిన్న చిన్న సైజ్ కూడా ఉన్నాయి రెండు కిలోలంటే ఇప్పుడు మనం డజన్ లెక్కగా అమ్ముతాం కదా అన్న సరే రెండు కిలోలు ఇద్దాము ఇప్పుడు డజన్ అంటే మామిడి పండ్లా అంటే ఇదిగో ఒవర్లా సగం వేస్టేజ్ అవుతుందన్న

ఇప్పుడు ఎండకి ఏదంటే బాగా ఖరాబ్ అవుతాన్నాయి అన్న ఎండాకాలం వచ్చింది కదా కొంచెమంటే సరే అన్న మీరు ఎంత దూరం నుంచి వస్తారు దాన్ని బట్టి చూద్దాం మేము ఇప్పుడు మన దగ్గర ఫ్రెష్గుంటాయి కాబట్టేగా మాది ఇక్కడనే గోదావరిఖన్ దగ్గర డిస్కౌంట్ అంటే నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చెస్తారు అన్న మీరు మరీ అంత దూరం నుంచి వస్తా అంటాన్నారు మన దగ్గర క్వాలిటీ మంచిగుంటుంది కాబట్టి నేను కొంత అన్నా తక్కువకు ఇస్తేనే కదండి మళ్ళా వచ్చేది ఒక నూట ఇరవై కాదె నూట యాభై అయితే ఇచ్చేయ్య ఈయనేంటో అంత దూరం నుంచి అంటాన్నావు ఇక సరే పోనీ అన్న నీ మాట కాదు నా మాట కాదు సరే ఇంకొక పాద్ తీసేత్తా నూట నలభైకి ఇచ్చేయి ఇక అంతే లాస్ట్ ఇగే సర్ నూట ఇక నువ్వు మరీ అంత దూరం నుండి వస్తా అంటున్నావు సరే అన్న నువ్వు మళ్ళా రెగ్యులర్ రాస్తావు కదా నా దగ్గరకే నీకు కాబట్టి తక్కువ ఇస్ అదే చెప్పన్నా మనోళ్ళు ఉంటే ఇట్లా ఇద్దాం ఎంత దూరం నుంచి వస్తున్నావు కాబట్టి తక్కువకు ఇచ్చిన సరేనే